నేను మాత్రం ఆ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటగానే చైన్ స్ప్రే చేస్తాను నా బండికి చైన్కి స్ప్రే చేస్తాను దానివల్ల ఏమైతుందంటే ఆ చైన్కి రస్ట్ పట్టదు ప్లస్ చైన్ మంచి మూమెంట్ ఉంటుంది ప్రతిసారి మినిమం పెట్రోల్ కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను అది అందరికి తెలిసిందే అందరు చేసేదే అది కాకుండా ఇంకేముంటాయంటే ఆ బండి టైర్స్ చేంజ్ చేయడము గేర్ సిస్టం గేర్ వేసినప్పుడు సున్నితంగా మంచిగా అంటే బండికి ఏం ఖరాబ్ కాకుండా మెల్లగా

ఏ రైడ్స్కి వెళ్ళేటప్పుడు అయినా దానికి సర్వీసింగ్కి ఇప్పిస్తాను అడ్వెంచర్ త్రీ నైంటీ కానీ క్లాసిక్గా రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్ కానీ ఈ రెండు బండ్లకి నేను సర్వీసింగ్ చేయిస్తాను మంత్లీ నాట్ మంత్లీ త్రీ మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తాను ఎందుకంటే ఆ బండి సేఫ్గా చూసుకోవడం మన బాడీకి మనం ఎట్లయితే హెల్త్ చెకప్ చేయిస్తామో దానికి కూడా అట్లనే హెల్త్ చెకప్ చేపియ్యాలి అట్ల నేను త్రీ మంత్స్కి ఒకసారి నేను చెకప్ చేయిస్తాను దాన్నే సర్వీసింగ్ అంటారు ఆ సర్వీసింగ్ టైంలోనే ఈ ఆయిల్స్ చేంజ్ బ్రేక్ ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేస్తారు అవి కాకుండా మనం చేసే అంటే ఇందాక చెప్పిన కదా చైన్ స్ప్రే చేయడము ఆ టైర్స్ చక్కగా చూసుకోవడము క్లీన్ చేయడము వీక్లీ ట్వైస్ అట్లా చాలా మంచిగా చూసుకుంటాము ఆ ఆ బైక్స్ అనేవి ఒక ఫ్యామిలీ మెంబర్ ఆ బైకింగ్ అనేది అలసటగా అనిపిస్తుంది ఎట్లా అంటే ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఒక బ్రేక్ తీసుకోకుండా మనం ఒక రైడ్ రైడ్ చేస్తున్నమంటే అది పక్కా మనకి అలసటగా అనిపిస్తుంటుంది డ్రైవ్ చెయ్యలేం ప్లస్ పొజిషన్ మనం ఎప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు స్ట్రైట్గా కూర్చొని డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి అలా ఆ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండడం వల్ల మనకు పెయిన్ వచ్చి మనం అలసటగా ఫీల్ అవుతాం సో మనం డ్రైవింగ్ ఎప్పుడైనా రైడ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ చెయ్యాలి అట్లయితే మనకు అంత అలసటగా ఫీల్ కాదు ప్లస్ సేఫ్గా పోయి వస్తాం డ్రైవింగ్ ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్గా పోయి వస్తాం ప్లస్ ట్రాఫిక్ ఉన్న టైంలో మాత్రం రైడ్ చేయొద్దు ఎందుకంటే ఆ ట్రాఫిక్ వల్ల మనకు ఇంకా బద్దకంగా అనిపిస్తుంటుంది వెళ్ళలేము ఎక్కువ దూరం వెళ్ళలేం మెల్లగ మెల్లగ డ్రైవ్ చేయాల్సి వస్తుంది కాలు కింద పెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ప్రతిసారి గేర్ల బండి అయితే గేర్ చేంజ్ చేయాల్సి వస్తుంది స్కూటీ అయితే అంత ప్రాబ్లం ఏం కాదు కానీ

ఒక లాంగ్ డిస్టెన్స్ రైడ్లో మనకు అలసట ఆ మోటివేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా అనిపించేది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లేకుంటే ఎవరైనా వ్లాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఆ వ్లాగింగ్ చేసే వాళ్ళకు అయితే వ్యూవర్స్ అంటే అది ఎంతమంది చూసారు అనేది వాళ్ళకి ఒక మోటివేషన్లా ఉంటుంది నాకైతే

ఇది మినిమం స్పీడ్ గవర్నమెంట్ మ్యాక్సిమం స్పీడ్ గవర్నమెంట్ పెట్టింది కానీ దీన్ని దాటి ఒక్కొక్కరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా వెళ్తుంటారు సో మనం ఎప్పుడన్నా సైడ్కి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ వేరే లైన్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ మీటర్ చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేంజ్ కావాలి ఎలా వెళ్తున్నామో మనం అప్పుడు కూడా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం మినిమం ఎసెన్షియల్స్ తీసుకెళ్తూ ఉండాలి ఎలా అంటే ఒక హెల్మెట్ బాడీ గేర్ అని ఒకటి ఉంటుంది టాప్ టూ బాటమ్ మొత్తం మన బాడీని కవర్ చేసుకుంటూ మన బ బోన్స్ దగ్గర లైక్ ఎల్బో కావచ్చు అక్కడ స్ట్రాంగ్ పార్ట్స్ ఉండటం వల్ల మనం కిందపడినా మనకేం అనిపించదు అందుకే బాడీ గేర్ అందరూ యూజ్ చేయాలి రైడ్లకి వెళ్ళేటప్పుడు మరీ ముఖ్యంగా అది ఉంటే మనం ఒకవేళ కిందపడినా కానీ బండి ఖరాబ్ కావచ్చు కానీ మనం బతికుంటం మనకు అంత పెద్ద పెద్ద దెబ్బలేమి తాకవు హెల్మెట్ మరీ ముఖ్యంగా అందరూ నార్మల్ రోజులైనా కానీ హెల్మెట్ వేసుకునే వెళ్తుండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మోటివేటెడ్గా వెళ్తుండాలి ప్లస్ అలసట మనకి ఈ లాంగ్ రైడ్స్ చేస్తే పక్క ఒక కొందరైతే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ కిలోమీటర్స్ నాన్స్టాప్ రైడ్ చేస్తుంటారు కానీ అలా చేయడం అట్లా చేయకూడదు బ్రేక్స్ తీసుకుంటుండాలి ఒక ఫిఫ్టీ టూ సిక్స్టీ కిలోమీటర్స్ ఆర్ సెవెంటీ కిలోమీటర్స్ అప్పుడు మన బండి డిపెండ్ అయ్యేదాన్ని బట్టి బండి కూడా నాన్ స్టాప్ కొడుతుంటే వేడెక్కిపోయి ఒక్కొక్కసారి బండి ఖరాబ్ కావచ్చు ఏమన్నా కావచ్చు సో బండికి కూడా మనం బ్రేక్ ఇవ్వాలి కాబట్టి ఎక్కడన్నా ఒక టీ బ్రేక్కి లేకుంటే లంచ్ టైం అప్పుడు ఆగాలి అలా నాన్స్టాప్ రైడ్స్ చెయ్యకుండా ఎక్కడైనా ఆగి వెళ్తూ ఉంటే బండి బాగుంటుంది మనకూ బాగుంటుంది ప్లస్ మనకేం ప్రెజర్ అనిపించదు మనం కూడా అంతే ఎంత బ్రేక్స్ తీసుకొని ఎంత మంచిగా వెళ్తుంటే అంత సేఫ్గా వెళ్ళొచ్చు ప్లస్ నాన్స్టాప్గా వెళ్తుంటే మాత్రం అది అంత మంచిది కాదు